చెప్పండి టీచర్ గారు

చెప్పండి ఇప్పుడు పిల్లలకు సెమిస్టర్ ఉందా ఇప్పుడు అదీ ఇప్పుడు మీరు అన్ని పాఠాలు గాని అన్ని లెసన్ కానీ అన్నీ అయిపోయాయ సార్ మీవి సరే అండి మీరు మెల్లిగా చెప్పినా కూడా పిల్లలు అర్దం చేసుకునే విధంగా అర్దం చేసుకుంటారు ఇప్పుడు మీరు దాన్ని కొంచెం సమయం ఆలస్యం చేస్తే వాళ్ళకి అర్దం కాదు ఇంకొక చాప్టర్ ఉంటే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా ఎక్సామ్ టైమ్ వచ్చేసరికి శనివారం కాకపోతే ఆదివారం తీసుకోండి సార్ ఖచ్చితంగా ఎందుకంటే టైమ్ టేబుల్ ప్రకారం మనం చూసుకుంటే ఇంకొక వారం రోజులల్లో ఎక్సామ్ ఉంది అని నాకు తెలిసింది కాబట్టి మళ్ళీ వచ్చే సోమవారం ఎక్సామ్లు ఉన్నాయి పరీక్షలు ఉన్నాయి పిల్లలకు కాబట్టి మీరు ఈ ఆదివారం కూడా క్లాస్ తీసుకుని ఉన్న ప్రతీ ఒక్క చాప్టర్ని పూర్తి చేసి పిల్లలకు ప్రతీ ఒక్క చాప్టర్ది నోట్స్ ఇస్తే వాళ్ళకి వారం రోజులు చదువుకోవడానికి ఉంటుంది మంచిగా ఉంటుంది అప్పుడు అవును ఇప్పుడు ఇది టైమ్ టేబుల్ అంతా కూడా ప్రిపేర్ అయ్యిందా అదే ఎప్పుడైనా టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసేటప్పుడు నా దగ్గరకి వచ్చి నన్ను కూడా ఒక మాట అడిగి చేస్తే అది బాగుంటుందని చెప్పడం అనేది జరుగుతుంది ఇప్పుడు మీకు

ఇప్పుడు అంతా ఓకే కదా పిల్లలు కూడా అంతా మంచిగా చదువుకుంటారు మన కాలేజీకి మంచి పేరు రావాలి మీరు ఎంతో కృషి చేస్తేనే పిల్లలు సాధన చేస్తేనే మన కాలేజ్ మంచి పేరు నీకు నాకు మన పిల్లలకు పిల్లల తల్లిదండ్రులకు మంచి పేరు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతీ ఒక్క టీచరు ఖచ్చితంగా కష్టపడండి పిల్లలకు నేర్పించండి ఏ విషయంలో వెనక పోకండి అంత కాకపోతే ఒక గంట సేపు ఇంకొంచం ఎక్కువసేపు అయినా సరే కానీ పిల్లలకు క్లాసులు కానీ అవన్నీ ఆన్ టైమ్ చెప్పి వాళ్ళని మంచిగా చదివించండి వాళ్ళ అమ్మనాన్నలతో కూడా మీటింగ్ పెట్టి చేస్తే ఇంకా బాగుంటుందనీ నా అభిప్రాయం

అలాగే అలాగే సర్ అలాగే అలాగే మంచిది ఇక నేను ఉంటాను సెలవు ఓకే